చేపలను వల వల వేసిపడుతారు నెట్ లాంటిది ఉంటుంది బుట్ట బుట్టలాంటిది కూడా ఉంటుంది ఇలా పొడగాటి కట్టెకు కూడా ఎర్రని కట్టి దాన్ని వేస్తారు వేసి అది బలంగా కట్టె లోపలికి పోయిందనుకో అప్పుడు చేప పడ్డది అన్నట్టుగా తీసి బయట వేస్తారు ఈ నెట్టు కూడా అక్కడక్కడ మార్కులు పెట్టినట్టు పెట్టుకుంటారు అప్పుడు కూడా ఏమవుతుంది కదా అంటే వాళ్ళకొంచెం చూసేకి తెలుస్తుంది కదా తెలిసినప్పుడు దాని తీసి బయటికి వేస్తారు అన్ని రకాల చేపలు పడతాయి దాంట్లో అన్ని రకాల చేపలు పడ్డ అప్పటికైనా అన్ని ఒకసారి వేసి తర్వాత దేనికని డివైడ్ చేస్తారు డివైడ్ చేసి ఎగుమతి చేస్తారు ఎగుమతి చేసిన తరువాత దానికి కూడా చాలా లాభసాటిగానే ఉంటుంది అది కానీ మా దగ్గర మాత్రం ఈ కొంతమంది చెరువులల్లో పడుతారు కొంతమంది కుంటలల్లో పడుతారు కొంతమందికి ఇట్లా సముద్రం లాంటిది అంటే అక్కడ అయితే నెట్ వేయవలసి వస్తుంది ఈ కుంటలల్లో పట్టిదంటే వల లెక్క కానీ ఇలా ఏదో దానికి ఎర్ర కట్టో లేకపోతే చేప కట్టో అలా అలా తీస్తారు కానీ బయటికొచ్చిన తర్వాత దేనికి అది డివైడ్ చేసి ఎగుమతి చేస్తారు అలా అయితే జరుగుతుంది మళ్ళీ మాకు తెలిసినంత మాత్రం